నేను పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లైబ్రరీలో పాతకాలము పుస్తకాలు చాలా రకాలు ఉన్నాయి దాని వలన మనము ఎంతో చరిత్ర గురించి తెలుసుకోవచ్చని నాకు అనిపించింది